గత ఒక సంవత్సరకాలంలో నేను ఎన్నో మరుపురాని సంఘటనలను ఎదురుకొన్నాను మొదటిగా చెప్పుకోవాల్సింది టమాటాలు టమాటాల రేటు నేను గత కాలంలో రెండు వందల వరకు చూసాను కేజీ అలా నా జీవితకాలంలో నేను ఎప్పుడూ చూసుకోలేదు అదేవిధంగా బస్సుది చూసుకుంటే బస్సు టికెట్ రేట్లు కూడా పెంచారు అలాగే కిరాణా సరుకుల రేట్లు ఇలా అన్ని రేట్లు ఒక సంవత్సరం క్రితం నుంచి బాగా పెరిగాయి ఇలా అయితే సాధారణ సాధారణ వ్యక్తి బ్రతకడానికి చాలా కష్టమవుతుంది దీనితోపాటు నేను కరోనా తరువాత ప్రజల్లో చాలా మార్పులని చూసాను వారు ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించడం ఇది చాలా విశేషం పొద్దున్నే లేచి వాక్ వాకింగ్లకు లేకపోతే ఎక్ససైజ్ వంటివి చేస్తూ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా ఉండి మాట్లాడటం ఇటువంటివన్నీ నేను గత సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాను ఈ మార్పులను నేను ఎప్పటికీ మరచిపోలేను